పెండ్లిల్లో పాపకి పాపకి కాలు గొలుసు ఏస్తాము కమ్మలేస్తాము ముక్కు తిరగని వేస్తాము జడమాట్లు వేస్తాము నక్కిలీస్ వేస్తాము హారం వేస్తాము కావాల్సిందంతా వేస్తాము మళ్ళా కట్నం ఇస్తాము పెండ్లి కొడుక్కి బ్యాక్స్ లైట్ వేస్తాము వాడికి చెయిన్ ఏస్తాము ఉంగుర్లేస్తాము అవతల పెండ్లి కూతురుకి వస్తు పెడతాము ఏమేం పెడతామంటే బీరువా మంచము సోఫా వాషింగ్ మెషను ప్రిడ్జీ బెడ్డూ గొడుగు చాప సామాన్లు స్టీల్ సామాన్లు అన్ని సామాన్లు తెచ్చి పెడ్తాము మళ్ళ పెండ్లిళ్ళుప్రెండ్స్లంతా గిప్టు గిప్టిస్తారు వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో ఆ గిప్ట్ ఇస్తారు అదంత తీసుకొని పెండ్లి కొడుకు పెండ్లి కూతురు వాళ్ళింటికి ఎళ్ళాల ఎవరింటికెళ్ళాల పెళ్లి కొడుకింటికెళ్ళాల ఈ సామాన్లంత లారిలో ఏసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కార్లో వెళ్తారో బండ్లో ఎళ్తారో తెలీదు వాళ్ళు పోయి వాళ్ళింటికి పోతారు పోయి మళ్ళ వాళ్ళ అత్తగారింట్లో చేసే సాంగ్యము అంత చేసేసి మళ్ళ మూడో రోజు అత్తగారింటికి భార్యని తొడుక్కొని వస్తాడు వచ్చినాక వాళ్ళేం పెడతారు మంచి ఆహారము చికెను మటను దోసె ఇడ్లీ బాగా అన్నం వండి బాగా పెడ్తారు పెట్టిన తిన్న తర్వాత పెండ్లి కొడుకును తీసుకొని బోయి పీట మీద కూర్చో పెట్టి వాడికి తలకి మంచి నూనె అంటి వాన్ని స్నానం చేయిస్తారు అది పెద్దోళ్ళు శేసిన సాంగ్యము ఇప్పుడు శేసింది కాదది చేస్తారు మళ్ళ పెండ్లి కొడుకు పెండ్లి కూతురుతో కూడా పోయి మాపలే పోయి పిల్ల వస్తాది పక్కన్న కూడా అవాళ్ళకి ఆయన్ని కూర్చోపెట్టి మళ్ళ ఆయనకి సమురానికి మంచి నునే అది కూడా చమురు అంటించి ఆయన స్నానం చేసేసి మళ్ళ అందరు వచ్చి ఒడ్డుగా కూర్చొని వడలు కాచి పెట్టి మంచి పయాసం చేసి మంచి అన్నం చేసి చుట్టు పెట్టి కూర్చోని అందరు సంతోసమవుతుంటారు ఏందేటంటే పెళ్లి చేసిన సంతోసం మన బిడ్డకి పెండ్లయింది మన బిడ్డకి మంచి మొగుడు దొరికాడు అట్టనేసి వాళ్ళకొక సంతోషం అందరు ఒడ్డుగా కూర్చొ తినేసి అప్పుడంటారు ఇలాగే లాస్ట్ వరకుండాలి ఈ పొద్దు సంతోసమే మనకు లాస్ట్ వరకుండాలి అట్టనేసి మాట్లాడుకోవట్టారు అవతల ఒక రోజు కొద్ది రోజులైనాక మళ్ళ వాళ్ళింటికెళ్తారు వెళ్ళినాక పోయి అత్తగారింట్లో ఉంటుంది అప్పుడు అమ్మ నాయన మూడు చొంబులెత్తుకొని సంబంది మూట అది దాని పేరు ఒక దాంట్లో నెయ్యి ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో జ్యూసు ఎత్తుకొని పోయి అరటిపండు స్వీటు పూలు ఆకువక్క తీసుకొని ఎత్తుకొనిపోయున్నట్టు ఇంట్లో పెట్టేసి కూతుర్ని తొడుక్కొని రావాల అప్పుడు కూతుర్ని ఒకటిగా తొడుక్కొని రావల ఆయన రాకూడదు సాంగ్యము ఆయన ఇంట్లో వదిలేసి పాపను తొడుక్కొని వస్తారు వచ్చిన తరువాత ఆయన మళ్ళ సాంగ్యము తెస్తాడు ఏమేం తెస్తాడంటే పసుపు కుంకుము దారము జాకిట్లు తట్టలు పూలు పండ్లు పలహారాలు అన్ని తెచ్చి తట్టలు ఎన్నిండ్లుండాదో పాలోళ్ళు బంధువులు ఎవరెవరున్నారో వాళ్ళకందరికి తట్లు జాకిట్ పెట్టి ఆకు వక్క పెట్టి పండ్లు పూలు అన్ని తట్లో పెట్టి దాన్నెత్తుకోని పోయి వరుసగా ఇచ్చేస్తారు ఇచ్చేసినాక మళ్ళ పాపను పంపిచ్చేటప్పుడు మూడు సామాన్లు ఒక పిత్తలుండాయి ఒక స్టీలు డ్రమ్ము ఒక స్టీలు బింద ఇయ్యి మూడు దెచ్చి పెట్టి ఇవి మూడిట్లో ఒక దాంట్లో కారాస్ ఒక దాంట్లో పలారాలు ఒక దాంట్లో అరటిపండు ఎర్ర బియ్యము మేం ఆ రూమ్లో సీరిట్టెస్ అంటాము ఎర్ర బియ్యము పెట్టి దాంట్లో బెల్లం వెసి ఊరు పంచేదానికి అదంత పెట్టి పసూప్ గుడ్డ తెచ్చి ఆ పసుపు గుడ్డ తెచ్చి ముట్టిక కట్టి ఆయనకు ప్యాంటు షర్టు ఎత్తిచ్చి పాపని చీర కొత్త చీర కొత్త జాకెట్ ఎత్తిచ్చి వాళ్ళక్కట్టి కార్లో పంపిచ్చి వసిద్ధి ఉన్నోళ్ళు కార్లో పంపిస్తారు వసిద్ది లేనోళ్ళు బండ్లో వెళ్తారు అదీ వసిద్ధి లేనోళ్ళు ఏదో ఆటోల్లోను బస్సుల్లోను పోయి చేరతారు